హలో మేడం స్టేషనరీ షాప్యేనా అండి ఇది మా పిల్లలకి మా అబ్బాయికి దా డ్రాయింగ్ గీయడానికి కిట్ కావాలండి ఏమేమి పడతాయో అవన్నీ ఇవ్వండి మేడం కొంచెం తా తక్కువ అయ్యేటట్టు చూడండి మేడం అంత అమౌంట్ అవి ఏమేమి వస్తాయో చూపించండి ఒకసారి ఓకే ఓకే అండి ఆ ఓకే అండి బిల్ ఇవ్వండి సరే అండి బిల్ ఇవ్వండి ఆ సైజ్ దా